హలో చెప్ప మేము ఫిష్ మార్కెట్ అండి మీరు ఫిష్ తీసుకోవాలి అనుకుంటున్నారా పచ్చి రొయ్యలు గుజ్జలు ఉన్నాయండి బొమ్మిడి అంటే తీసుకున్న దాన్ని బట్టి ఈ పచ్చి రొయ్యలు కేజీ ఫిఫ్టీ అండి అంటే ఇప్పుడు వర్షాలు బాగా ఉన్నాయి కాబట్టి అది కొంచెం తక్కువ రేట్లోనే ఉంది

టూ కేజీస్ ఓకే ఆ టూ కేజీస్ని అది ఇక్కడే క్లీన్ చేసుకుని తీసుకెళ్తే మీకు తక్కువ పడుతుంది అందులోనే చార్జ్ తీసుకుంటాం మీరు తీసుకున్న కేజీని బట్టి

ఓకే అంటే మీరు ఆర్డర్ చేసుకుంటున్నారా అంటే మీరు వచ్చేలోపు ప్యాక్ చేసి పెట్టమంటారా లేకపోతే మీరు వచ్చినాకా చూసి ప్యాక్ చేసుకుంటారా ఓకే అండి పచ్చి రొయ్యలు కేజీ ఫిఫ్టీ ఉంది బొమ్మిడీలు టూ టూ ట్వెంటీ వరకు ఉంది

ఇంకా అదే అండి మీరు హాఫ్ కేజీ వన్ కేజీ ఇట్లా తీసుకుంటే సెపరేట్ చార్జ్ ఉంటుంది మీరు త్రీ కేజీస్ ఇట్లా ఇలా మీరు ఎన్ని కిలోలు ఎక్కువ తీసుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ కొంచెం డిస్కౌంట్ చేసి తగ్గిస్తాము అంటే కేజీకి ఫిఫ్టీ ఉంది క్లీన్ చేస్తే కూడా మీరు త్రీ కేజీస్ తీసుకున్నారానుకో కేజీకి థర్టీ ఫార్టీ అట్లా తీసుకుంటాము అవును అవును ఓకే అండి ఈవినింగ్ ఫైవ్ వరకు రండి ఈరోజు ఇక్కడ వర్షం ఉంది ఇంకెళ్ళలేదు ఈవినింగ్ ఫైవ్ వరకు వెళ్తాం ఓకే మేడమ్

ఓకే ఓక ఓకే మ్యామ్ ట్యాంక్ యూ